హలో మ్యాడం చెప్పండి మ్యాడం మేము టూరిస్టుమండి టొబాకో ఎక్కడెక్కడ పండిస్తున్నారో ఇది తెలుసుకోవడానికి వచ్చాము మ్యాడం మీరు కొద్దిగా వివరిస్తే చెప్పండి ఓకే మ్యాడం చెప్పండి మ్యాడం ట్రాన్స్పోర్టు అవైలబులిటీగా ఉంటుందా మ్యాడం అక్కడికి వెళ్ళడానికి ఓకే ఓకే ఓకే మ్యాడం ఇంకెక్కడెక్కడ ఉన్నాయి మ్యాడం ప్లేసెస్ ఓన్లీ ఆంధ్రానే అంటే మనకింకా పక్కన అంటే విజయనగరం కాకుండా తూర్పు అదే తూర్పు గోదావరి వెస్ట్ గోదావరి అవును అది ఒక హిల్ స్టేషన్ అని విన్నాను అక్కడ పండిస్తున్నారా మేడం ఓకే మేడం అంటే నేను కూడా ఒకసారి విజిట్ చేసి కన్ఫర్మేషన్ చేసుకోవాలి మేడం అలాగే మనం ట్రాన్స్పోర్ట్ మనీ అది ట్రాన్స్పోర్ట్కి మరి అంటే ఛార్జెస్ ఎలాగ ఉంటుంది అయ్యి ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మేము ఒక అంటే ఒక మెంబర్ బోర్డుగా రావాలి కదా బోర్డు మెంబర్స్ లాగా మేము కొంత మంది వస్తాం మ్యాడం మరి అంటే మాకు ఒక ఎక్సపెక్టేషన్ ఉంది అనుకోండి ఒక ఎక్సపెక్టేషన్ ఉంది అనుకోండి ఆ ఎక్సపెక్టేషన్ ప్రకారంగా మేము రెడీ చేసుకోవాలి కదా మ్యాడం ఎంత మందిని తీసుకురావాలి ఫుడ్ ఎలాగా అయన్ని మనం మేనేజ్ చేసుకోవాలి కదా అదే ట్రావెలింగ్కే ఫైవ్ థౌసండ్ అంటే ఫుడ్ విత్ ఫుడ్ అక్కడ రూమ్స్ అవైలబులిటీ అన్నీ ఉన్నాయి కదా మ్యాడం

అంటే మా వాళ్ళకి కూడా కనుక్కోవాలి కదా మ్యాడం నేను మా కంపెనీకి కూడా ఓకే మ్యాడం థ్యాంక్ యూ